ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా స్క్రీన్లను చూడడం ఎక్కువ అయిపోయింది చిన్నపిల్లలు ప్రస్తుత కాలాలలో ఈ యొక్క స్క్రీన్లలో చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు కానీ బయటకు వెళ్లి ఈ యొక క్రీడాలు క్రీడాత్మకమైన ఆటలు ఆడడానికి ఈ యొక్క ఇష్టాన్ని చూపించడం లేదు దానివల్ల ప్రస్తుతం పిల్లలకు చాలా ఇబ్బందులు కూడా ఉంటున్నాయి ఇదివరకటి కాలంలో పిల్లలు చక్కగా సేలవలకు కానీ లేదంటే స్కూళ్లు అవ్వగానే ఇంటికి బయట వచ్చి ఖాళీ ప్రదేశాలలో లేదంటే స్థలాలలో ఈ యొక్క క్రికెట్ కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ లేదంటే పరుగెత్తే ఆటలు ఇటువంటివి ఆడడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు చాలా ఈ యొక్క చురుకుగా కూడా ఉంటున్నారు కానీ ప్రస్తుతం పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు చాలా తక్కువగా ఆడడం అయిపోయింది ఎందుకంటే స్క్రీన్లు చూస్తూ ఇంట్లోనే కూర్చోవడం ఆటలు అంటే వారికి వీడియో గేమ్స్ మాత్రమే ఈ యొక్క సెల్ ఫోన్లో ఆటలు ఆడడం వీడియో గేమ్స్ టీవీలో వీడియో గేమ్స్ ఆడడం ఇటువంటివి ఎక్కువ అయిపోయి వాళ్ళకి ముఖ్యంగా కంటి చూపు మీద వత్తిడి ఎక్కువ అయిపోయి కంటికి సంబంధించిన కొన్ని ఈ యొక్క అసౌకర్యమైనటువంటి ఈ యొక్క వ్యాధులు కంటికి సంబంధించి చాలా సమస్యలు కూడా వారు ఎదురుకొంటూ ఉన్నారు దీని వల్ల వాళ్ళు చాలా తక్కువగా నుంచుని ఆటలాడే శక్తి తక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళు చురుగ్గా ఉండలేకపోతున్నారు చురుగ్గా ఉండాలి అంటే బయటకు వెళ్లి ఆడడం వల్ల మంచి శక్తి వచ్చి శరీరకం శరీరానికి మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది దీనికి వలన పిల్లలు చాలా చురుకుగా ఉంటారు అలా ఉండకుండా పిల్లలు చాలా చరుగ్గ ఉండి బయట ఆటలు ఆడాలి అంటే ముందు తల్లిదండ్రులు అలవాటు చేయాలి బయట ప్రపంచాన్ని అలవాటు చేయాలి ఎలాగంటే తల్లిదండ్రులు కూడా వారికి ఫోన్స్ ఇచ్చేయడమే కాకుండా ఖాళీ సమయాలలో వారిని ఎక్కడికైనా తీసుకుని వెళ్లి అక్కడ వారితో పాటు తల్లితండ్రులు వారితో పాటు ఆటలు ఆడడం ఇటువంటిటివి కట్ట చేస్తే వారికి కూడా బయట ప్రపంచం అలవాటు అయ్యి బయట ఆటలు అనేవి నచ్చుతాయి అలాగే ప్రతిరోజూ బయటకు తీసుకు వెళ్లి పొద్దున్న లేదంటే సాయంత్రం అలవాటు చేస్తే కొంచెం ఆ యొక్క వారు ఇష్టపడే ఆట అలవాటు అయిన తరువాత వారి అంతటా వారే బయటకు వెళ్లి ఆ యొక్క ఆటను ఆడటం మొదలు పెడతారు కాబట్టి ముందు తల్లిదండ్రులు బయట పిల్లల ఆట ఆడడం అనేది అలవాటు చేయాలి